నేను వ్యక్తిగతంగా డ్రోన్తో షూట్ చేయడానికి ప్రయత్నించలేదు కానీ ఆ అనుభవంతో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది డ్రోన్ కెమెరా ద్వారా మనం సాధారణంగా చూసే దృశ్యాలను కొత్త కోణంలో చూడగలుగుతాం మన కళ్ మన కళ్ళకు కనిపించని వ్యప్తంగా ఉన్న అందాలను పక్షి చూపు నుండి వీక్ష వీక్షించగలుగుతాం నదులు కొండలు నగరాల నిర్మాణం గ్రామాల భౌగోలిక ఆకృతి ఇలా ఎన్నో విశేషాలను పైనుండి పరిశీలించవచ్చు ప్రత్యేకంగా గంగా గోదావరి కృష్ణ వంటి నది తీరాల్లోనూ షూట్లను పైనుండి చూడటం అంటే ఒక కొత్త అనుభూతి అందిస్తుంది షూట్ అంటేనే ఒక పవిత్ర ప్రదేశం అక్కడ జరిగే పూజలు నది స్నానం పిండ ప్రధానం వంటి దృశ్యాలను మట్టి స్థాయి నుండి చూడటం వేరు పైనుండి చూడటం వేరు డ్రోన్ కెమెరా ద్వారా మనం ఆ విశిష్టతను ఒక సరి కొత్త కోణంలో అనుభవించవచ్చు ఉదాహరణకు వారాణాసిలోని దశస్వతం మీద షూట్ను పైనుండి పరిశీలిస్తే అనేక మంది భక్తులు గంగా దగ్గర స్నానం చేస్తున్న దృశ్యం ఒక అద్భుతమైన దైవిక దృశ్యంగా అనిపిస్తుంది అలాగే హరిద్వార్లో గంగా ఆరతి జరిగే ఘట్టాన్ని పైనుండి చూసినప్పుడు వేలాది దీపాలు వెలుగు నీటిపై తేలియాడుతూ కనిపించడం ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది పై నుంచి షూట్ చేయడానికి సరైన విధానం అనేక అంశాలపై ఆధారపడుతుంది మొదటిగా డ్రోన్ నియంత్రణకు నైపుణ్యం అవసరం డ్రోన్ నియంత్రణ సరైన పాయింట్లో ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా ఎక్కడ వైపు మేఘాల మధ్య నుంచి లేదా పక్షులు ఉదృతంగా ఉండే ప్రాంతాల్లోనూ డ్రోన్ ఎగురవేయకూడదు రెండవది నిబంధనలు కొన్ని పవిత్ర ప్రదేశాల్లో డ్రోన్ వినియోగంపై అంశాలు ఉంటాయి అక్కడ అనుమతి తీసుకోవడం తప్పనిసరి మూడవది కెమెరా యాంగిల్ డ్రోన్ను నలభై ఐదు డిగ్రీలు లేదా తొంభై ఐదు డిగ్రీల కోణంలో ఉంచడం ద్వారా మరింత నైసార్గిక దృశ్యాన్ని పొందవచ్చు డ్రోన్ ద్వారా మనం సాధారణంగా గ్రహించలేని ప్రకృతి అందాలను నిషితంగా పరిశీలించవచ్చు నదుల ఒడ్డున వసతి అక్కడి ప్రజల జీవనా శైలి మరియు వివిధ రకాల వాతావరణ మార్పులను మనం పైనుండి అద్భుతంగా చూడగలుగుతాం మొత్తం మీద పైనుండి షూట్ చేయడం అంటే కేవలం చూడటమే కాదు ఒక కొత్త కోణన్ని అనుభవించడం కూడా